అవునండి అహ ఓకే అండి అయితే అంటే మీరు ఏం అనుకోకపోతే మీరు ఒకసారి మీ డిటైల్స్ అన్ని నాకు కొంచెం క్లారిటీ గా చెప్తారా అండి నేను ఇక్కడ చూసుకోవాలి కదండి అహ ఓకే అండి ఓకే అండి ఓకే అండి అదే అండి మేము మ్యామ్ నెక్స్ట్ మంత్ మీకు డిస్కౌంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం ఎందుకంటే మేమ్ మేము ఒకవేలా మేము పెట్రోల్ ఖర్చులు మేము అన్ని పెట్టుకుంటే మేము తగ్గిచ్చేమో కాదు గాని మీరే అన్నారు కదా మ్యాడం మేమే పెట్టుకుంటాము అని సో పెట్రోల్ యాసిటీస్ ఇవ్వాలండి డ్రైవర్ మరి మేము డ్రైవర్ తో డిస్కస్ చేసి తన పేమెంట్ గట్ట డిస్కస్ చేసి ఒకసారి మళ్ళి మీరు మాకు కాల్ బ్యాక్ చేస్తారా మ్యాడం ఒకే అండి నేను అన్ని సెండ్ చేస్తానండి అం ఆయనవి పర్టికులర్ డిటైల్స్ కొంత మొత్తం కానీ మీరు ఏంటంటే మీరు కన్ఫర్మడ్ అని మాకు ఇంకా మీరు హాఫ్ పేమెంట్ అనేది మ్యామ్ మన పేమెంట్ మీరు మాకు సెండ్ చేయాలండి అది చేస్తేనే మీరు ప అనేది కన్ఫర్మ్ అవుతుందండి అహ ఓకే అండి సరే అయితే అండి థ్యాంక్ యూ అండి మేము ఒకసారి డిస్కస్ చేసుకొని మళ్ళి మీకు కాల్ చేస్తాం అండి థ్యాంక్ యూ మ్యామ్